ఫోటోగ్రఫీని వృత్తిగా చేసుకోవడానికి ఫస్ట్ ఫోటోగ్రఫీ మీద అవగాహన ఉండాలి తర్వాత ఫోటోగ్రఫీ కోర్సులు నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్గా మెయింటైన్ అవ్వాలి మనం ఏమేమి నేర్చుకుంటున్నాము డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది అప్డేట్ అవుతూ ఉండాలి తర్వాత మనం మంచి కెమెరా ఉండాలి ఫోటోగ్రఫి ఫోటో తీయాలన్నా అభిరుచి చేసుకోవడానికి మంచి ఫోటో ఉండాలి ఫోటో ఫోటో గురించి మంచిగ తెలిసుండాలి ఫోటో మీద ప్యాషన్ ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్ అయి గట్టిగా మంచి ఓపిక ఉండాలి వన్ అవర్ టూ అవర్ అయినా అవుతు ఉన్నా మంచిగా ఓపిక ఉండి ఫోటోని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ మనకి ఫోటో మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇవి అన్నీ చేయగలం ఒక ఫోటో తీయడానికి టెన్ అవర్స్ ట్వంటీ అవర్స్ వన్ డే టూ ఎంత టైం తీసుకున్నా అది చేయడానికి మనకు అంత ఓపిక ఉండాలి ఫోటో తీయడానికి టెన్ అవర్స్ వెయిట్ చేయాలి ఒక్కొక్కసారి అవసరం పడుతుంది టెన్ అవర్స్ ఫోటో తీయడానికి సమయం ఎక్కువగా వెచ్చించవలసి వస్తుంది తర్వాత ఫోటో మీద మనం ఒక్కసారి ఇంట్రెస్ట్ వచ్చిందంటే మనం ప్రాణం పెట్టేలాగా ఉండాలి అంత ఇంట్రెస్టగా ఏ వర్క్ అయినా మనం చేసేలాగా ఉండాలి ఫోటో మీద ఇంకా ఇంట్రెస్ట్ పెడితే మంచి మంచి ఫోటో వస్తుంది దీనివల్ల ఫోటో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తే మనం ఫోటోని క్యాప్చర్ చేయగలం ఫంక్షన్స్లో ఎంజాయ్ చేస్తుంటే మనం ఫంక్షన్కి వెళ్ళినప్పు మనం ఫోటో తీసి ఓపికతో ఫోటో తీస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి